చెప్పండి ఎవరండి అవునండి ఏంటండి మీ వాయిస్ నాకు మంచిగా క్లారిటీగా లేదండి అవునండి చేస్తా మ్యాడం మీకు ఏమేమి ప్లేస్లు విజిట్ చేయాలని ఉందండి ఒకేనండి మీకు అంటే మీకంటూ ఒకటేమన్నా ప్లాన్స్ గట్రా ఉండాలి కదండి ఓకే అండి మేము ప్లేసెస్ అనేవి యాజిటీస్ మీకు మేము ఎలా ఐతే పెట్టుకుంటామో మీకు కూడా మేము అలాగే సెండ్ చేయడం అనేది జరుగుతుంది మ్యాడం ఒకేనండి మేమే చూస్తాం అండి మీకు రెస్టారెంట్స్ కూడా కాని మీరు ఎలాంటి రెస్టారెంట్లు కావాలి అనుకుంటున్నారండి అంటే అంటే మీరు ఒక్కొక్క ఇప్పుడు తిరుపతికి వచ్చారనుకోండి అక్కడ ఒక టు డేస్లో మీరు ఆ తిరుపతి మొత్తం చూడొచ్చు అలా చేయొచ్చు అండి మీరు అలా అయితే మీకు పర్వాలేదు కదండి అదే ఎంత మంది వస్తున్నారు అండి టోటల్గా మీరు ఓకేనండి ఐతే మేము మీకు ఒక హాఫ్ అవర్లో కాల్ చేసి చెప్తాం మ్యాడం సరే అండి మీకు హాఫ్ అన్ అవర్లో కాల్ చేసి లిస్ట్ మీకు పెడతామండి సరే అండి